భారతదేశంలో వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది భారతదేశం ఒక ప్రఖ్యాత దేశం కావడంతో వాతావరణంలో ఎన్నో రకాల మార్పులు కనిపిస్తాయి భారతదేశం మొత్తం నాలుగు ప్రధాన కాలవలను అనుభవిస్తుంది వేసవి వర్షాకాలం శీతాకాలం వసంత ఋతువు వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి దేశంలోని ఉత్తర భాగాల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి రాజస్థాన్లో గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల వరకు కూడా పెరుగుతాయి వర్షాకాలంలో మన దేశం మాన్సూన్ వర్షాలను అనుభవిస్తుంది జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఎక్కువగా వర్షాలు కురుస్తాయి వర్షాకాలం వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే పంటలకు నీరు అందుతుంది శీతాకాలంలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు చల్లగా ఉంటుంది హేమ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో మంచు కురుస్తుంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాలలో మొత్తం శీతాకాలం మ మితమైన చలితో ఉంటుంది వసంత ఋతువు చాలా సంద సుందరమైన కాలం పువ్వులు పూసే ఈ కాలం వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది మార్చి ఏప్రిల్లో వసంత ఋతువు కనిపిస్తుంది భారతదేశంలో వాతావరణం భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది ఉదాహరణకి హిమాలయ పర్వతాల్లో మంచి ఎక్కువగా పడుతుంది రాయలసీమ గుజరాత్ వంటి ప్రాంతాలు వేసవిలో చాలా జోరుగా ఉంటుంది కోంకన్ తీరం తూర్పు తీరం వర్షాకాలంలో భారీ వర్షాలు పొందుతాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి ఉష్ణోగ్రతలు పెరగడం పాతం పెరగడం లేదా తగ్గడం వంటి మార్పులు జరుగుతున్నాయి ఈ మార్పులు భారతదేశంలో కూడా సృష్టించ సృష్టించగా కనిపిస్తున్నాయి విదేశాల్లో వాతావరణ పరిస్థితులు భారతదేశంలో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటాయి ఉదాహరణకి యూరోప్ దేశాల్లో ఎక్కువగా చలికాలం ఉంటుంది అమెరికాలోని కొన్ని ప్రాంతాలు బహు చలి కొన్ని ప్రాంతాలలో బహు వేడి ఉంటుంది ఆస్ట్రేలియా డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు వేసవి ఉంటుంది ఎందుకంటే అది దక్షిణ గోళార్దంలో ఉంది ఆఫ్రికాలో కొన్ని ప్రదేశల్లో సకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల ఒక సమస్యగా ఉంటుంది ప్రపంచంలోని వాతావరణ మార్పులన్నీ దేశాలపై ప్రభావం చూపుతాయి క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ కారణంగా ఒక్కటైన బీకర వర్షాలు ఎండలు తుఫానులు పెరుగుతున్నాయి ఇందుకు మనం పరిసరాలను పరిరక్షణ పరిరక్షణపై దృష్టి పెట్టాలి సంక్లిష్టంగా చెప్పాలంటే భారతదేశంలో వాతావరణం విభిన్నమైనది ప్రతీ ప్రాంతానికి ప్రత్యేకమైన వాతావరణ లక్షణాలు ఉంటాయి ప్రపంచ వాతావరణ మార్పులు మన దేశంపై కూడా ప్రధానం చూపిస్తున్నాయి అందుకే వాతావరణ మార్పులను మనం గమనిస్తూ ప్రత్యేక ప్రకృతిని కాపాడటానికి చురుకుగా పాల్గొనాలి